ఇటీవల కాలంలో మనం చూస్తున్నట్లయితే పెట్రోల్ ధరలు అధికంగా పెరగడం జరుగుతుంది రోజుకి ఒక ప్రైజ్ని మనం పెట్రోల్ బంకుల్లో చూడటం జరుగుతుంది వివిధ పెట్రోల్ బంకులో మనకి ఉన్నాయి పట్టణాల్లో కానీ ఊళ్ళలో కానీ ఉదాహరణకు మనం చూస్తున్నట్లయితే హిందుస్థాన్ పెట్రోలియం హెచ్పి అనేది ఒకటి ఉంది భారత్ పెట్రోలియం ఒకటి ఉంది ఇండియన్ ఆయిల్ అనేది ఒకటి ఉంది ఎస్సార్ అనేది ఒకటి ఉంది షెల్ పెట్రోల్ పంప్ అనేది ఒకటి ఉంది జియో వాడిది ఒకటి పెట్రోల్ పంప్ అనేది అది కూడా ఒకటి ఉంది ఇన్ని వివిధ పెట్రోల్ బంకుల్లో సుమారు కొన్నింటిలో ఒక ప్రైస్ అనేది ఉంటుంది మరి కొన్నిట్లో ఒక పైసా కానీ రూపాయి కానీ అటు ఇటు అనేది ఉండటం జరుగుతుంది అది చాలా తక్కువ పరిస్థితులలో తక్కువ సందర్భాల్లో మనం చూస్తాము మొత్తానికైతే పెట్రోల్ ధరలు ఎక్కడైనా సమానంగా ఉంటాయి అన్ని పెట్రోల్ బంకుల్లో ఒకరోజు మనం చూస్తున్నట్లయితే ఒకరోజు నూట ఆరు రూపాయలు ఉంటుంది మరొక రోజు నూట తొమ్మిది రూపాయల యాభై పైసలు అరవై ఎనిమిది పైసలు డెబ్బై పైసలు ఉంటుంది ఇంకో రోజు చూసుకున్నట్లయితే నూట పదహారు రూపాయల అరవై పైసలు ముప్పై పైసలు అలా అనేది ఉంటుంది పెట్రోల్లో కూడా వివిధ రకాలు ఉండటం జరిగింది నార్మల్ పెట్రోల్ పవర్ పెట్రోల్ హెచ్పి నైంటీ ఫైవ్ హెచ్పి హండ్రెడ్ పవర్ పెట్రోల్కి నార్మల్ పెట్రోల్కి సుమారు ప్రైస్ అనేది కొంచెం అటు ఇటుగా ఉంటుంది హెచ్పి నైంటీ ఫైవ్ హెచ్పి హండ్రెడ్కి నార్మల్ పెట్రోల్ కన్నా ఒక నలభై యాభై రూపాయలు తేడా అటూ ఇటూ ఉంటుంది ఈ పెట్రోల్ను మనం ఇంతకు ముందు ఒక పది సంవత్సరాల క్రితం చూసుకున్నట్లయితే డెబ్బై ఐదు రూపాయలు డెబ్బై తొమ్మిది రూపాయలు అరవై తొమ్మిది రూపాయలకే లీటర్ పెట్రోల్ అనేది మనకి వస్తుంది ఆ కాలంలో బండ్లు వాడకాలు కూడా అంత ఎక్కువగా లేకపోతుండేది కొంత మంది దగ్గరే సుమారు ఒక వందలో అరవై డెబ్బై మంది దగ్గరే బండ్లు ఉంటుండేవి వాళ్ళు ఆ పెట్రోల్ని వినియోగించి వివిధ ప్రయాణాలు వివిధ ప్రదేశాలకు పయనిస్తూ పయనించటం జరుగుతుంది అప్పుడు అందరికీ అందుబాటులో సామాన్యుడు కూడా పెట్రోల్ కొట్టించుకొని తిరిగే అంత వెసులుబాటుని ప్రభుత్వం మనకి కల్పించింది ఇప్పుడు చూసుకున్నట్లయితే ఈ నూట పది నూట పదహారు నూట పదిహేడు రూపాయలకి పెట్రోలు ఒక లీటర్ పెట్రోల్ కొట్టించాలంటే ఈ ఇన్ఫ్లేషన్ అనేది సుమారు ఒక యాభై రూపాయలు పైగా పెరిగిపోవటం జరిగింది సడన్ రైజ్ అయినా ఇన్ఫ్లేషన్ అనేది జరిగింది ఇప్పుడు నూట పది రూపాయలకి పెట్రోల్ కొట్టించుకొని పో వెళ్ళే బదులు సామాన్యుడు మైలేజ్నీ తీసుకోలేక చాలా దూర ప్రయాణం చేయాలి చేయాలి అంటే ప్రభుత్వ బస్సులో కానీ రైళ్ళల్లో ప్రయాణించటం జరుగుతుంది సుమారుగా లీటర్ పెట్రోల్ ఆవరేజ్గా చూసుకున్నట్లయితే ఒక ముప్పై ఐదు కిలోమీటర్లు ఇవ్వచ్చు అన్ని బండ్ల మీద స్కూటీస్ మీద కానీ బండ్ల మీద చూసుకుంటే అన్నీ కలిపి తక్కువ కాకుండా ఎక్కువ కాకుండా మనం మిడిల్లో ఒక ఫిగర్ అనుకుంటే థర్టీ ఫైవ్ నుంచి ఫార్టీ కిలోమీటర్స్ అనుకోవచ్చు నూట పది రూపాయలకి అది అనేది చాలా ప్రభావితం చేస్తుంది పెట్రోల్ కొట్టించుకున్న కానీ సిటీలో తిరగడం చాలా ఈ ట్రాఫిక్లో ఎక్కువ పెట్రోల్ కన్జంప్షన్ అయిపోవడం వలన ట్రాఫిక్లో తిరగటం అయినా కానీ చాలా ఇబ్బంది అవుతుంది పెట్రోల్ కన్జంప్షన్ అంతా అక్కడే అయిపోతుంది ఇంజన్ స్టార్ట్ ఇంజన్ ఆన్లో ఉంటుంది కాబట్టి ఇటువంటి ఇబ్బందులు అందరూ కాకపోయినా వందలో ఒక నలభై మంది యాభై మంది దాకా ఇలాంటి ఇబ్బందులు ఫేస్ చేయటం జరుగుతుంది రీసెంట్గా పెట్రోల్ని ఒక పెట్రోల్ ట్యాంకర్స్ స్ట్రైక్ చేయడం వలన పెట్రోల్ కోసం అల్లకల్లోలంగా కొట్టుకునే పరిస్థితి దాకా వచ్చింది ఒకరోజు సిటీలో అయితే దారుణంగా రోడ్లన్ని పెట్రోల్ బంక్ దగ్గర బయట లైన్గా క్యూ పెట్టి ఒక సుమారు ఒక కిలోమీటర్ రెండు కిలోమీటర్ల దాకా వెయిట్ చేయడం జరిగింది పెట్రోల్ అనేది అసలు దొరకకపోవడం పెట్రోల్ ట్యాంకర్స్ రాకపోవడం పెట్రోల్ కొరతలో లభించింది ఎక్కువగా ఈ ఇంధనం వాడటం వలన కూడా పర్యావరణానికి నష్టాలు జరిగే అవకాశాలు కూడా చాలా ఉన్నాయి ఇలాంటి ఇంధనాలు వాడకుండా ఇలాంటి ఇంజన్స్ రాకుండా పెట్రోల్ ద్వారా కాకుండా మనకి ఎలక్ట్రిక్ ద్వారా నడిచే పని చేసే బండ్లు కార్లు వివిధ కంపెనీలు బయటివి మార్కెట్లోకి తీసుకురావడం జరిగింది అలాంటి వాటిని కూడా ప్రజలు వినియోగిస్తున్నారు వాటి వల్ల కొంచెం మనం పర్యావరణాన్ని పరిరక్షించుకోవడానికి ఒక మొదటి అడుగుగా మనం భావించవచ్చు ఎలక్ట్రిక్ కార్స్ టాటాలో ఉన్నాయి మహేంద్రలో ఉంది టెస్లా అయితే ఎలాన్ మస్క్ తన ఓన్ కంపెనీ టెస్లా అనే ఎలక్ట్రిక్ కార్స్ తీసుకొ చ్చాడు ఓలాలో మంచి ఎలక్ట్రిక్ బైక్స్ ఉన్నాయి ఏతర్ ఉంది ఓలా ఉంది ఇంకా వివిధ కంపెనీలలో ఎలక్ట్రిక్వి అనేవి చాలా ఎక్కువగా వాళ్ళు తయారుచేసి వివిధ కంపెనీలు వివిధ రకాలుగా వివిధ మోడల్స్ని మార్కెట్లోకి తీసుకురావడం జరుగుతుంది అలానే ప్రజలను కూడా ఆధారాలను చూపించి ఈ ఇంధనానికి ఈ పెట్రోల్కి ఇంత డబ్బులు పెట్టే బదులు ఎలక్ట్రిక్ ఛార్జింగ్తో ఒక ఛార్జ్తో బండి సుమారు వంద కిలోమీటర్ల దాకా వెళుతుంది ఆ ఛార్జ్ చేస్తున్నట్టే సుమారు నాకు తెలిసినంతవరకు పదిహేను నుంచి ఇరవై రూపాయలు ఖర్చు అవుతుంది ఇరవై రూపాయలతో వందరూ వంద కిలోమీటర్లు వెళ్ళే ఎలక్ట్రిక్ బండి చాలా మేలు నన్ను అడిగితే నూటా పది రూపాయలకి ఒక స్కూటీ అయితే ఒక యాభై కిలోమీటర్లు అనుకుంటే రెండు వందల ముప్పై రూపాయలు సుమారు రెండు వందల ఇరవై నుంచి రెండు వందల నలభై రూపాయలు పెట్టాల్సి వస్తుంది వంద కిలోమీటర్లకి దాంట్లో టెన్ పర్సెంట్ ఇరవై రూపాయలు పెడితే ఎలక్ట్రిక్ స్కూటీలో వంద కిలోమీటర్లు వెళ్ళవచ్చు అలాగే కార్లు కూడా సేమ్ అదే స్థాయిలో అదే ధరలో మనకి లభించడం జరుగుతుంది మనం వాటి ద్వారా తక్కువ డబ్బులతో ఎక్కువ దూరం ప్రయాణించవచ్చు పర్యావరణాన్ని కూడా కాపాడవచ్చు అనేది మన ప్రభుత్వం తీస్తున్నా అడుగుగా మనం భావించి వివిధ కంపెనీలు తయారు చేసి మార్కెట్లోకి వాటిని విడుదల చేస్తుంది ప్రజలకి అందుబాటులోకి తీసుకొస్తుంది నాకు తెలిసి త్వరలో ఫ్యూచర్ మొత్తం ఎలక్ట్రిక్గా మారిపోతుంది మనం పర్యావరణాన్ని మనం కాపాడుకుంటాము ఈ పెట్రోల్ ద్వారా నడిచే బైక్స్ని కానీ కార్స్ని కానీ మనం చాలా తగ్గిస్తామని నేను భావిస్తున్నాను